పశువులు పెరుగుదల పెంచడానికి మార్గాలు చాలా ఉన్నాయి ఆహారము తౌడు గడ్డి పల్లి పిండి కుడితి అన్ని విధాలగా ఇవ్వాలి ఇస్తే పాలు మంచిగా ఇస్తాయి మంచి పెరుగుదల ఉంటుంది అవి ఉండే ప్రదేశము రోజు రోజు నీట్గా చేయాలి ఊడవాలి పెండ తీసేసి ఊడవ నీట్గా చేసి పశువులను పశువులకు వాటర్ పైప్తో కడగాలి చెత్త చెత్త డబ్బాల నుండి చెత్త కవర్లు తినడం వలన వాటికి కడుపులో ప్రే ప్రేగులకు కవర్లు చుట్టుకొని వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చెత్తచెదారం ఉన్న చోట వాటిని తిరగకుండా చూసుకోవాలి గడ్డి పచ్చి గడ్డి దాణా పెట్టాలి వాటికి మనం ఎంత నీట్గా చూసుకుంటే అంత బాగా బాగుంటాయి పెరుగుదల బాగా ఉంటుంది పశువులు